మా ఇంటికి పెయింట్ కొట్టాలండి అవునండి ఇక్కడ అండి మేము శిల్ప శిల్ప స్ట్రీట్లో ఉంటాం ఏందీ ఎంత అయితుంది అండి

ట్వంటీ కే అండి ఎంతమంది లేబర్లు వస్తారండి మీరు అలా అంటే మంచి పెయింటు ఎక్కడ దొరుకుతున్నాయో మంచి కంపెనీ ఉంటే చెప్పండి

రేటు ఎక్కువైనా పర్లేదండి మంచి పెయింట్లు తెప్పించండి మీరు ఎన్ని రోజులు పట్టవచ్చు అండి కొట్టడానికి రెండు ఫ్లోర్లు అండి

అలా అంటే మరి మీరు మీకు కూలీలు ఎంతండి ఒక్కరోజు లేబర్కు వచ్చి ఫైవ్ హండ్రెడ్ అది డైలీ మీరు క్యారేజ్ బాక్స్ తెచ్చుకుంటారా అండి మేము ఫుడ్ పెట్టాలండి సరే సరే అండి అలా అంటే మళ్ళీ మీరు వచ్చి ఇల్లు చూసిపోరా అండి డండి రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ అండి

సరే సరే అండి మళ్ళీ మీ మీ పేరు ఏమి పేరు అండి మళ్ళీ ఎప్పుడు వస్తారండి మళ్ళీ ఓ మళ్ళీ తీసుకు వెళ్ళుదురు అండి తీసుకు వెళ్ళుదరు అండి మీకు ఒకవేళ ఇది మంచి ఎక్కడ ఎక్కడ ఇపిస్తారు అండి పెయింట్లు మీకు తెలిసిన దగ్గర మంచిది మంచిది తీసుకురా హలో మంచిది మంచిది ఇచ్చే వాళ్ళను చూడండి ఇది డబ్బులు ఎంతైనా పర్లేదండి పెయింటు మంచిగా ఉండాలి

సరే అండి అలాగే ఫస్ట్ క్లీ ఇల్లు మొత్తం క్లీన్ చేసి అండి క్లీన్ చేసి పెయింట్ కొట్టాలి చూడండి మంచి పనివాళ్ళను పట్టర్రండండి మంచి పని చేసే వాళ్ళని తోలుకురండి కొంతమంది ఏంటంటే వచ్చి ఊరికే పని చేయకుండా ఊరికే ఉంటారు కదండి మీరు మంచి వ్యక్తి అనే నేను మిమ్మల్ని మాట్లాడినాను అండి ఎలాగండి సరే అండి ఇల్లు కంప్లీట్ చేయండి తొందరలో కంప్లీట్ చేయండి అలాగా ఎందుకండి మరీ అంత అంత లేట్ అయితే మల్ల అంత లేట్ అంటే మాకు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదండి తొందరగా కంప్లీట్ చేసేయండి సరే సరే అండి సరే సరే ఉంటాను అండి